మా మతపరమైన పండుగలకు సంబంధించిన ఆహార పదార్థాలు గారెలు బూరెలు అరిసెలు వడలు పరమాన్నం పులిహోర పాయసం జంతికలు కజ్జికాయలు చల్లగుత్తులు పొంగడాలు పప్పు బొబ్బట్లు దద్దోజనం చక్కరపొంగలి కుడుములు ఉండ్రాళ్ళు అప్పాలు రవ్వకేసరి రవ్వలడ్డు లడ్డు పూతరేకులు సున్నుండలు బర్ఫీ జిలేబి మొదలగు ఆహార పదార్థాలను మేము మేము మా మతపరమైన పండుగలకు సంబ పండుగలకు వండుకుంటాము